నమస్తే నమస్తే బాగున్నాను మీరెలా ఉన్నారు అవునండీ ఒక ముఖ్యమైన పని మీద ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కోసం వచ్చాను అంటే ఇండియాలో చాలా ప్రాముఖ్యం చెందిన కబడ్డీ గేమ్ గురించి కాస్త తెలుసుకోవాలని అనుకుంటున్నాము సో దాని గురించి దాని యొక్క ప్రత్యేకత చెప్తారా చెప్పగలరా

అవునా ఇంకా ఇంకా కబడ్డీ యొక్క ప్ర ప్రత్యేకత అందులో ఉన్నా గే రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి కూడా కాస్త చెప్తారా వివరంగా

అలానా చేస్తుం బౌలింగ్స్ బౌలింగ్స్లో డిఫరెంట్ బౌలింగ్స్ ఉన్నాయని నేను విన్నాను అవి వివరించగలరా బౌలింగ్స్లో డిఫరెంట్ టైప్స్ అఫ్ బౌలింగ్స్ ఉన్నాయని నేను విన్నాను వాటిని వివరించగలరా చాలా బాగా చెప్పారు వింటుంటేనే చూస్తున్నట్టుగా ఉంది తప్పనిసరిగా చూసే వెళ్తాను థ్యాం ధన్యవాదములు ఇంకా ఇంత ఇంత అమూల్యమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు కృతఙ్ఞతలు ఓకే ఉంటాను